ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో టెక్నాలజీ పాత్ర ఎంతగా ఉందంటే అందరికీ అనుకూలంగా ఉంది చేతిలో ఫోన్ పట్టుకోని కూడా టెక్నాలజీ యూస్ చేసుకొని ఆన్లైన్ క్లాసెస్ వినచ్చు నోట్స్ రాసుకోవచ్చు నోడ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు బయటకు వెళ్ళకుండా ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా ఇంట్లోనే కూర్చోని ఆన్లైన్ ఎగ్జామ్స్ గానీ స్టూడెంట్స్కి ఎన్నో రకాలుగా ఈ పా టెక్నాలజీ పాత్ర చాలా ఉపయోగపడుతుంది దీనిని ఉపయోగించుకోని మనము పక్కవాళ్ళకి కూడా నోట్స్ పంపించుకోవచ్చు త్రూ ఆన్లైన్ ద్వారా దీనికి కూడా ఎలాంటి ఖర్చేముండదండి ఒకసారి మనము ఆన్లైన్ పేమెంట్ చేసుకున్న తర్వాత ఎలాంటి కోర్సెస్ అయిన దీని ద్వారా ఫ్రీగా నేర్చుకోని నోట్స్ ప్రిపేర్ చేసుకోని మనం అన్నింటికీ ఎలిజిబుల్ కాగలుగుతున్నామని నా ఉద్దేశం